కోళ్ళకు వేసే మేత కొన్ని రకాలు ఉంటున్నాయి వాటిల్లో నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను మెయిన్గా అవి బియ్యం తింటాయి వడ్లు తింటాయి రాగులు జొన్నలు అలాగే తౌడు కలిపి వేసినవి కూడా తింటాయి అన్నీ అన్నీ రకాల ఐటమ్సు కోళ్ళు తింటాయి